నాకు అత్యంత మరుపు రానీ యాత్ర అంటే నేను మా కుటుంబంతోని చాలా పెద్దగా వేరే వేరే చోట్లకైతే వెళ్ళము లైక్ డివోషనల్ ప్లేసస్కి వెళ్తాము లైక్ యాదగిరిగుట్ట తిరుపతి శ్రీశైలం అయితే మేము తిరుపతికి వెళ్తున్నప్పుడు నేను చాలా ఎక్జయిట్ అయ్యున్నాను తిరుపతి అంటే ఏదో తెలియని ఆనందం వేస్తుంది ఎందుకంటే అక్కడ ఉండే ప్రదేశం చల్లని ప్రాంతం అది ఒక గుట్ట చాలా బాగుంటుంది అంటే మేము తిరుపతికి మెట్లు తిరుమల తిరుపతి గుడికి మెట్లు ఎక్కి వెళ్ళాలి అని అనుకున్నాము అయితే మేము వెళ్దామని ఫిక్స్ అయినాము నేను అప్పుడు చిన్నగా ఉండే ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరుకు ఉండే అనుకుంటా అయితే మా పేరెంట్స్ ఏమన్నారంటే నువ్వు ఎక్కగలవా అని ఎగతాళి చేశారు నేను ఎక్కాను బట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్టెప్స్ తర్వాత నేను అలిసిపోయాను బాగా పక్కకి కూర్చున్నాను అయితే మధ్యలో మాకు జంతువులు కనిపించాయి అండ్ మేము ఫుడ్ స్టాల్స్ దగ్గర ఆగాము తిన్నాము అండ్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాము అలా మేము ఒక ఫోర్ టూ ఫైవ్ అవర్స్ మెట్లు ఎక్కడములోనే అయిపోయింది కానీ చాలా ఎంజాయ్ చేసాము అలిసిపోయాము అందరమూ ఫ్యామిలీతోని బాగా మధ్యలో కూర్చుని తిన్నాము ఒకరి మీద ఒకరం జోక్స్ వేసుకున్నాము అని చాలా బాగా అనిపించింది నాకైతే అదంతా అండ్ ఫైనల్గా తిరుపతి కొండ ఎక్కాక మేము దర్శనానికని వెళ్ళాము బొట్లు పెట్టుకుంటున్నారు అందరం అందరు ట్రెడిషినల్ ఫీల్లో చూశాక అందరినీ చాలా బా అనిపించింది ఫీలింగ్ అండ్ లోపల దర్శనమైనప్పుడు అయితే దేవుణ్ణి చూశాక చాలా ఎగ్జయిట్ అయ్యాను చాలా మంచిగా అనిపించింది ఆ దర్శనం అంతా అయిపోయాక మా ఫ్యామిలీ మేమందరము మళ్ళ డౌన్ బస్సులో వచ్చాము కిందికి అండ్ అక్కడ ఒక హోటల్ తీసుకొని అందులో ఆరోజు స్టే చేసాము అండ్ అందరము గుండు కూడా గీయించుకున్నాము అండ్ ఆ గుండు గీకిచ్చుకున్నప్పుడు తలకాయికేదో రాశారు అండ్ అందరం గుండ్లో ఫోటోలు కూడా దిగాము చాలా మెమరీస్ ఉన్నాయి మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తునప్పుడు చాలా ఆనందం అనిపించింది అండ్ తిరుపతి అనేది లైక్ మేము వచ్చేటప్పుడు ట్రైనులో వెళ్ళాము పోయేటప్పుడు కూడా ట్రైనులో వెళ్ళాము అండ్ ట్రైనులో వెళ్ళినప్పుడు ఆ సీట్సులో చాలా బా అనిపిస్తుంది కానీ నిద్ర అయితే పట్టేది లేదు నాకైతే అండ్ మేము మా కజిన్స్తోను చాలా ఆడుకున్నాము మా అన్నదమ్ములం మేమందరము చాలా అంతాక్షరి అని దాగుడుమూతలని చాలా ఆటలు ఆడాము అండ్ తిరుపతిలో ప్రసాదం తిన్నప్పుడు చాలా లైక్ అక్కడి టెస్ట్ ఎక్కడ ఉండదని అనిపించింది అండ్ అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్డు తిన్నాము ఆంధ్ర స్టైలులో అండ్ ప్రసాదం తిరుపతి లడ్డు అండ్ వడలు పులిహోర అండ్ అక్కడ చూడ్డానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి గుండంలో స్నానం చేసినప్పుడు నేను లైక్ నాకు చెడ్డి లేకుంటే అండ్ అందరూ ఫ్యామిలీ అంతా నవ్వారు అండ్ మేము అందరం రిటర్న్ వెళ్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది నాకు అండ్ ఎస్ అదొక మరపు మరపురాని యాత్ర అని నేను అనుకుంటున్నాను